ఇండియాలో వచ్చేటప్పటికి ఫేమస్ అంటే చాలా అంటే చాలా ఫుడ్ ఫేమస్ ఉన్నాయి అందులో రోజూ డైలీ తినే ఫుడ్ అని అంటే మహారాష్ట్రలో చపాతీ తింటారు ఎక్కువ అక్కడ చపాతీ ఫేమస్ మన ఇండియాలో రైస్ ఫేమస్ అలాగే తక్కువ రేటుకు వచ్చేది కూడ మన ఏరియాలో రైస్ మహారాష్ట్రలో వచ్చేసరికి చపాతీ అలా ఒక్కొక చోట ఒక్కక్కటి కాస్ట్ తక్కువుంటుంది కాస్ట్ తక్కువున్నదే జనాలు ఎక్కువ కొంటారు ఎక్కువ తింటారు కూడ ఇక్కడ ఏంటంటే మేము డైలీ రైసే ఎక్కువ తింటాము ఎప్పుడన్నా ఇప్పుడు సపోజ్ సాటర్డే కాని మండే కాని ఇలాంటి టైములో మాత్రం టిఫిన్ తింటాము అది కూడ దోస కాని చపాతీ కాని తింటాము మేము కూడా నాకు నాకు మామూలుగా అయితే బిర్యానీ అంటే చాలా ఇష్టం అందులో మసాలా అన్నీ నూరి వేసి చాలా బాగా చేస్తుంది మా అత్త మా అత్త చేసిన బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఎక్కువైతే ఒక్కొక చోట ఒక్కక్కటి ఫేమస్ అయ్యి ఉంటుంది ఒక్కొకరు ఒక్కొక్కటి తింటారు ఒక్కొకరు ఒక్కొక్కటి వండుతారు ఒక్కొకరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు